ఏంటి అమ్మగారు అమ్మగారు మా దగ్గర అన్ని ఫ్రెష్గానే ఉంటాయండి మీకు ఏం కావాలో చెప్పండి కేజీ పులసా అండి అంటే కేజీ దాకా మార్కెట్లో అయితే మాకు అయితే ఎనిమిది వేలకి వస్తుందండి మీరు ఇంక అర కేజీ కావాలంటున్నారు కాబట్టి ఒక ఐదు వేలు వేస్కోన్ ఐదు వేలు ఇవ్వండి మరి పులస అమ్మగారు ఇది మామూలు బొమ్మిడైలు అనుకుంటున్నారా కోరమేలునీ పులస చేప అడగండి ఎవరినైనా అమ్మగారు మీరు ఏదో ఫోన్లో గట్రా పెట్టుకుంటారు కదండీ ఆర్డర్ గట్రాను పోనీ అక్కడన్నా పెట్టుకుని చూడండి మీకు ఎంత రేటు వస్తుందో పులస చేప ఇక్కడ బాగా ఇక్కడ బాగుండదు కాబట్టి మీకు ఇది ఇస్తున్నాము అమ్మగారు మీరు బయట పంపించాలంటే పదివేలకు తక్కువ పంపించమండి అమ్మగారు చూసుకోండి ఒక మాటు మరి చివరగా నేను ఇంకేం చెప్పేది లేదు నాలుగు వేలు అంతే మరి పులస చేప అండి మామూలు చేప అయితే కేజీ రెండు వందలు మూడు వందలు ఎనిమిది వందలు అనుకోడానికి అమ్మగారు అమ్మగారు అన్ని సపరేట్గా ప్యాక్ చేస్తా ఇంకా ఏం కావాలో చెప్పండి ఇంకా పీతలు రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి కోరమీన్లు ఏమండి అమ్మగారు ఏ సైజులో కావాలండి అలాగే అమ్మగారు అలాగే అలాగే చూడండి ఇవి చూడండి అలాగె అండి చూడండి ఈ సైజు ఇవన్నీ చేసేయ్యమంటారా అన్నీ మీకు సపరేట్గా ఇస్తాను ఇంకా ఏం కావాలో చూడండి టైగర్ రొయ్యలా అమ్మగారు ఆ ఉన్నాయి ఆగండి ఒసేయ్ లచ్చి ఆ రొయ్యలు ఉన్నాయేంటి నీ దగ్గ దగ్గర ఆ అమ్మగారు ఉన్నాయండి ఉన్నాయి ఇవ్వండి ఏం కావాలో చెప్పండి అర కేజీయా మరి టైగర్ రొయ్యలు కదండి అర కేజీ మరి ఎనిమిది వందలు పడుతుంది అమ్మగారు టైగర్ రొయ్యలు అండి ఎనిమిది వందలు పడుతుంది అండి అర కేజీ ఏమండి హాఫ్ కేజీ తీసేసుకోండి కేజీ అనుకోండి ఓక పన్నెండు వందలు చేసి ఇస్తాను చూడండి అమ్మగారు నేను చేస్తాను కదా పిలిచాను కదా ఆవిడ చేస్తుంది నన్ను ఆవిడ దగ్గరకి తీసుకు వెళ్ళండి అన్ని కొనేసి ఆవిడకి వేస్తుంది ఒక యాభై రూపాయలు చేతిలో పెట్టేయండి ఆవిడకి

ఇంకా బొమ్మిడైలు ఉన్నాయండి కానకడతలు ఉన్నాయి ఇవి చూడండి ఇవి చూడండి కోరామేలు ఉన్నాయి బొచ్చు కావాలా మీకు చెరువు బొచ్చు కావాలా చూడండి చెరువు బొచ్చు చూడండి ఎంత కావాలి కేజీ కావాలా కేజీ అండి మూడు వందలు అండి ఇది అమ్మగారు సరే అనుకోండి ఏంటి అమ్మగారు ఎందుకు లేదండి ఇదిగో అండి బాక్స్ ఈ బాక్స్ ఇదిగో అండి తీసి పెట్టేయండి అన్ని అది చెప్పడమే ఇది చేసేస్తుంది ఇది మొదటి నుంచి లే లే లక్ష్మి ఇవన్నీ చేసి ఇచ్చేయి అమ్మగారికి అమ్మగారు అవునండి అమ్మగారు అలాగే అలాగే